నేను ఒక చెరువులోకి వెళ్ళాను అక్కడ నాకు చాలా అరుదైన చేప దొరికింది కానీ ఇటుమంటి చేప నేనెప్పుడూ చూడలేదు ఆ చేప నేను పట్టుకున్నాను పట్టుకుని చాలా ఆనందంతో చాలా ఫోటోలు కూడా ఆ చేపతో దిగాను ఆ చేపను తీసుకొని మార్కెట్లోకి వెళ్ళి అమ్మగా చాలా డబ్బులొచ్చింది నాకు దాంట్లో అది మంచి విటమిన్ అయిన చేప అట ఆరోగ్యానికి మంచిదని చాలామంది కే జీ ఆరు వందలు ఏడు వందలు ఇట్లా కొనుక్కొని వెళ్ళిపోయారు ఆ చేప అంత ఖరీదుగా నాకు దొరికినందుకు నేనెంతో ఆనందంతో చాలా డబ్బులొచ్చింది ఆ డబ్బుతో నేను ఇంటికి కావాల్సిన సరుకులన్నీ కొనుక్కోని మేము మా పిల్లలు ఆ చేప వలన ఎంతో హ్యాపీగా ఉన్నాము